పన్నులు అంటు మన గవర్నమెంటు మనపైన చాలా పర్సెంటేజ్ పన్ను ఇస్తుంది ఆ పన్ను వల్ల మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ గవర్నమెంట్కు ఇచ్చే పన్ను శాతం ఎక్కువగా ఉంది ఆస్తి పన్ను అంటారు ఇంటి పన్ను నీటి పన్ను వస్తువు పన్ను ఫుడ్ పన్ను అన్నీ పన్నులు అనుకుంటు మనం కట్టే బిల్లులో ఆరు శాతం పన్నులకు చెల్లిస్తున్నాము దీని వల్ల మన ఆదాయము సేవింగ్ చేసుకోవడం కంటే గవర్నమెంట్కు పన్నులు కట్టడంలో ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నాం